మా ప్రాంతంలోని ఒక ఫ్యాషన్ షో జరిగింది అక్కడ ఉపయోగించే డ్రెస్సులు అన్ని కూడా మా ప్రాంతంలో మహిళలు చేసిన చేతితో చేసిన క్రాఫ్ట్లను ఆ పేపర్లతోను పండ్లతోను పప్పుల దినుసులతోటి చేసిన గౌన్లను వారు ఫ్యాషన్ షోలో ఉపయోగించారు అవి చాలా అందంగా ఆకర్షనీయంగా ఉన్నాయి ఆ ఫ్యాషన్ షోకె అందాన్ని తెచ్చి పెట్టాయి అలా రకరకాల కళలను మన మహిళలల్లో వారు గుర్తించి చాలా అందంగా ఉపయోగించుకున్నారు